చెప్పండి చెప్పండి ఫుడ్ తినట్లేదా సరే అయితే హాస్పిటల్కి తీసుకొని రాండి చూస్తాను చెక్ చేత్తాను ఏంటి అయ్యిందో చూద్దాం ఒకసారి టైం ఎంతండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో రండి సరే సార్ అయితే సార్ చూ ఒకసారి చూసి తీసరండి ఏమైందో ఒకసారి ఫూడ్ ఐటమ్స్ ఇవి చేయండి చేయండి సరే సార్ చూద్దాం వచ్చే మెడిసిన్ లాంటిది ఇద్దాం లేండి